మా కుటుంబం మా స్నేహితుల గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి మా కుటుంబంలో అందరు మంచివారే అందరు స్నేహానుభూతితో ఉంటారు అందరు అన్నీ పనులు సమానంగా చేసుకుంటూ ఉంటాము ఒకరికొకరు పోటీలు పెట్టుకోము అలాగే అందరం మంచిగా ఉంటాము మంచిగా చదువుకుంటాము అలాగ మేము అందరం ఒకే చోట ఒకే ఇంట్లో కలిసి ఉంటాము మా స్నేహితుల విషయానికి వస్తే మా స్నేహితులు కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళు ఇతరులకు హెల్ప్ చేస్తు ఉంటారు కష్టసమయాలలో కూడా మాకు ఆదుకుంటారు కాబట్టి మా స్నేహితులనే వాళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు మంచిగా ఉంటారు ఇతరులకు హెల్ప్ చేయటానికి ఎక్కువగా ఇష్టం అనేది చూపిస్తు ఉంటారు